అవును నేను నాకు ఇష్టమైన న్యూస్ పేపర్ కాకుండా ఇతర న్యూస్ పేపర్లు కూడా చదవడానికి ప్రయత్నించాను ఇంకా నాకు ఇష్టమైన న్యూస్ పేపర్ ది న్యూయార్క్ టైమ్స్ ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా ప్రచురింపబడే న్యూస్ పేపర్ ఇది తన ఆధునిక కవరేజ్ మరియు నిపుణులను అభిప్రాయాలు ప్రసిద్ధి చెందింది నేను ఇతర న్యూస్ పేపర్ను చదివినప్పుడు నేను కొన్ని ముఖ్యమైన తేడాలని గమనించాను ఇంకా మొదటిగా వివిధ న్యూస్ పేపర్లు వివిధ ప్రాధాన్యతలను కలిగి ఉంటాయి కొన్ని న్యూస్ పేపర్లు ప్రపంచ వ్యాప్తి సంఘటనలపై దృష్టి పెడుతుండగా మరికొన్ని స్థానిక లేదా ప్రాంతీయ వార్తలపై దృష్టి పెడతాయి రెండవది వివిధ న్యూస్ పేపర్లు వివిధ శైలులను ఉపయోగిస్తాయి కొన్ని న్యూస్ పేపర్లు తమ కథలను కూడా చాలా విరవ వివరంగా రాస్తాయి అయితే మరికొన్ని న్యూస్ పేపర్లు తమ కథలను మరింత స్పష్టంగా రాస్తాయి మూడవది వచ్చేసి వివిధ న్యూస్ పేపర్లు విభిన్న అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి ఇంకా కొన్ని న్యూస్ పేపర్లు ఒక నిర్దిష్ట రాజకీయ లేదా మతపరమైన అవి కలిగి ఉంటాయి అయితే మరికొన్ని న్యూస్ పేపర్లు మరింత దృప్త కథని కూడా అందిస్తాయి నాకు ఇష్టమైన న్యూస్ పేపర్ ది న్యూయార్క్ టైమ్స్ నుండి నాకు లభించే సమాచారం మరియు అభిప్రాయాల నాణ్యతకు నాకు చాలా ఇష్టం అయితే ఇతర న్యూస్ పేపర్లు కూడా విలువైన సమాచారం మరియు అభిప్రాయాలని తెలియజేస్తాయి మనందరికి అని నేను నమ్ముతున్నాను నేను ఇతర న్యూస్ పేపర్లు చదవటం ద్వారా నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విస్తరించడానికి మరియు విభిన్న దృక్పదాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను